ఈ పర్వతం చాలా పెద్దది ఇందులో చాలా బైక్లతో రేస్లు అనేవి చేస్తూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరం ఇందులో సరిగ్గా దారులు ఉండవు ఎత్తైన కొండలపై పర్వతాలపై బైకింగ్ చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి లాభాలు కూడా ఉన్నాయి దీ ఇందులో చాలా మంది సాహసాలు చేస్తూ ఉంటారు ఈ సాహసంలో ముందర ఉన్న వ్యక్తి కనబడడు వస్తున్నప్పుడు ముందు ఉన్న వ్యక్తి సరిగ్గా కనబడడు దీనివల్ల చాలా యాక్సిడెంట్లు కావచ్చు ఇది చాలా ఎత్తైన పర్వతాలు